మీ జిల్లాలలో కొన్ని ప్రార్ధన స్థలాలు ఏవి మీ సంప్రదాయాల పండుగలు ఏ జిల్లా మీ జిల్లా సంఘానికి గుర్తింపుకి ఏతో విధంగా తోడ్పడుతాయో సాంస్కృత సంప్రదాయాల పండగలలో సంఘం గుర్తింపు చరిత్ర భావించడంలో జరుపుకునే పండుగ పెద్ద పండుగలు ఏమైనా ఉన్నాయా పండుగని మహాలక్ష్మి క్రిస్మస్ పెద్ద పండుగలు అంటే మన సంవత్సరంలో ఒక పండుగను జరుపుకునే పండుగలు అంటే క్రిస్టియన్ ప్రార్థనలు జరుగుతాయి ఆ ఇక్కడ మాఊర్లో జిల్లానికి సంబంధించిన అంటే బోనాల జాతర జరుగుతాయి దసరా పండుగ మనం చాలా పెద్దగా జరుపుకుంటాము మేము